మాకు తెలిసిన రిటైల్ లేదా హోల్సేల్ మార్కెట్లు చాలా ఉన్నాయి ఉదాహరణకి సర్వనా సూపర్ స్టోర్స్ రిలయన్స్ స్మార్ట్ పాయింట్ అలాగే మోర్ కూడా అందులో ఒకటి ఇటీవల సంవత్సరంలో కూరగాయల ధరలు కూడా చాలా వరకు మారాయి ఎర్రగడ్డలు కిలో ఇరవై లేదా ముప్పై రూపాయలు ఉన్నది ఈ సంవత్సరం దాదాపుగా రెండు వందల రూపాయల వరకు వెళ్ళింది మనం ఏదైనా ప్రోడక్ట్ను ఆన్లైన్ షాపింగ్ ద్వారా మనము ఎక్కడి నుండి అయినా ఎప్పుడైనా మనం ఆర్డర్ చేసుకోవచ్చు దానివల్ల మనం ఉన్న చోటుకే మనం ఆర్డర్ చేసినటువంటి ప్రోడక్ట్ మన చేతిలోకి వస్తుంది కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా ఎక్కడినుండి అయినా మీకు కావాల్సిన పదార్థం లేదా ప్రోడక్ట్ను మీరు చాలా సులభంగా ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే దానిలో ఆన్లైన్ పేమెంట్ అనే ఆప్షన్ కూడా ఉండడం వల్ల మనము వారికి చేతికి డబ్బులు ఇవ్వకుండా ఆన్లైన్లోనే పే చేయడం కూడా మంచిదే కాకపోతే చాలా వరకు మీరు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ని మాత్రమే ఎంచుకోండి ఎందుకంటే చాలా రకములైనటువంటి స్కాములు ఈనాడు జరుగుతూ ఉండడం అందరం చూస్తున్నాము కాబట్టి జాగ్రత్తగా ఎటువంటి ప్రోడక్ట్ అయినా బుక్ చేసేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ దాని యొక్క నాణ్యతను కూడా చూసి కొనడమే మనకి ఉత్తమం